నమస్కారం మ్యాడమ్ హలో నమస్తే మ్యాడమ్ మ్యాడమ్ స్టేషనరీ షాప్ నుంచి మాట్లాడుతున్నారా ఏమి లేదు మ్యాడమ్ మాకు ఒకటి కాస్ట్లీ బ్యాగ్ కావాలి కాస్కో అది మీ దగ్గర దొరుకుతుందా లేదా అని అంటే ప్రైస్ మినిమం ప్రైస్ ఎంత ఉంటుంది మ్యాడమ్ అంటే స్కూల్ పిల్లలకు స్కూల్ బ్యాగ్ కావాలి మ్యాడమ్ అవునా మ్యాడమ్ ఇది ఏమంటారు అడిడాస్ బ్రాండ్ ఉందా మ్యాడమ్ అవునా మ్యాడమ్ అది ఎంత ఉంటుంది మ్యాడమ్ ప్రైస్ దాని ప్రైస్ ఎంత ఉంటుం ది

అంటే ఏమి లేదు మ్యాడమ్ మీరు కొంచం డిస్కౌంట్ ఏమైన చేస్తారా అదే స్కూల్ బ్యాగు మీరు త్రీ థౌసండ్ చెప్తుర్రు కదా అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్లా అట్లా వస్తుందా థర్టీన్ హండ్రెడు మాకు థర్టీన్ హండ్రెడ్లో ఇవ్వండి మ్యాడమ్

స్కూల్కి పోయేముందు రేపు ఏ టైమ్కి కావాలి మ్యాడమ్ అంటే మీ షాప్ ఎప్పుడు ఓపెన్ మార్నింగ్ ఓపెన్ చేయరు కదా మీరు ఎర్లీ మార్నింగ్ ఓపెన్ చేయరు కదా మ్యాడమ్ లెవెన్ లెవెన్ థర్టీ అట్ల చేస్తారు కదా ఓకే ఓకే మ్యాడమ్ ఇది మీరు లొకేషన్ షేర్ చేయండి మ్యాడమ్ నాకు నేను రేపు హలో నేను రేపు లెవెన్ ఓ క్లాక్కు వచ్చి తీసుకుంటాను మ్యాడమ్ థ్యాంక్ యూ మ్యాడమ్